ఈనాడు మాలాంటి యువతలు వేడుకలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు నేటి సినిమాలకు అనుగుణంగా వేసుకునే ఆ యొక్క డ్రస్సులను వేసుకోడానికి యువత ఎక్కువగా ఉత్సాహపడుతోంది అవి వేసుకున్నప్పుడు సౌకర్యం కలిగించినా కొంత ఇబ్బందికరంగాను ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మందిని వాటినే అనుకరిస్తున్నారు వాటి వల్ల ఉపయోగాలూ ఉన్నాయి వ్యతిరేకతలూ ఉన్నాయి ఆ ఉపయోగాలన్నింటిని చూసుకుంటే మనం కోరుకున్నది మనం ధరించామన్న తృప్తీ మనకి బాగా కలుగుతుంది మన్నందరూ గమనిస్తున్నారనే ఆవేశం కూడా కలుగుతూ ఉంటుంది కానీ వాటి వల్ల ఏమైనా ఇబ్బందులు జరిగితే వాటిని మనం భరించాల్సిన అవసరం ఏర్పడుతుంది అయితే ఈ చిత్రాల పట్ల మనకున్న ప్రేమను పంచుకోవాలి అంటే మనతో మన ఉన్నవాళ్ళందరూ కూడా అటువంటి వాటికి ఇష్టపడే వాళ్ళైతే ఒక రకంగానూ వ్యతిరేకులయితే ఒక రకంగాను ఉంటుంది అని నా అభిప్రాయం